హలో మణి మన తూర్పుగోదావరి జిల్లా పొంగల్ చేసుకుంటారు కదా అది ఎలా చేసుకుంటారో నీకు తెలుసా గోదారి జిల్లాలో పొంగలి పండుగను చాలా రోజులపాటు జరుపుకుంటారు పండుగ ముందు ప్రజలు తమ ఇళ్ళను శుభ్రం చేసుకుంటారు మరియు కొత్త దుస్తులను కొనుగోలు చేస్తారు పండగ రోజున ప్రజలు ఉదయం బయటికి వెళ్ళి నదిలో లేదా ఇతర నీటి వనరుల్లో స్నానం చేస్తారు తర్వాత వారు ఇంటికి వచ్చి పొంగలి తయారు చేస్తారు పొంగలనేది ధాన్యం పాలు మరియు చక్కెరతో చేసిన ఒక తీపి వంటకం గోదావరి జిల్లాలో పొంగలి పండుగ ఒక చాలా ముఖ్యమైన పండుగ ఇది ప్రజలు తమ సంస్కృతి మరియు వారసత్వాన్ని జరుపుకునే సమయం ఈ ప్రాంతంలో ప్రజలు తమ ఇళ్ళల్లో ధాన్యం మొలకెత్తించడం ద్వారా పొంగలి పండుగను ప్రారంభిస్తారు ఈ మొలకెత్తిన ధాన్యాన్ని పొంగలి కొమ్ములు అంటారు మరియు ఇవి పండుగ యొక్క సాంప్రదాయ చిహ్నాలు పొంగలి పండుగ ఒక సమూహ వేడుక మరియు ప్రజలు ఆనందించడానికి మరియు ఒకరినొకరు జరుపుకునేందుకు కలిసి వస్తారు ఇది ఒక సాంస్కృతిక సంఘటన మరియు ఇది గోదావరి జిల్లా యొక్క సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది